వ్యవసాయాన్ని మరింత మెరుగుపరచడానికి రైతులు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్యలంటే వారు రైతులంతా కలిసి సమావేశం అయ్యి వారికి ఉన్న ప్రా వారికి ఉన్న ఇబ్బందులు ఏంటో వారు ప్రభుత్వం వరకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం దాని మీద స్పందిస్తుంది ఎలాంటి అంటే పన్ రైతు పండిస్తున్నాడు కానీ అతను అన్నం తినటం లేదు ఎందుకు అంటే మార్కెట్లో ధర అలాంటిది పండించిన వాడు కూడా తినలేకపోతున్నాడు అలాంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం రైతులకి సహాయం చేస్తుంది అప్పు ఒకప్పుడు రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకునేవారు ఎందుకంటే తినడానికి తిండి కూడా లేకపోవడం వల్ల రైతులు పండిస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం అన్నం తినటం లేదు ఎందుకు అంటే ధరలు మార్కెట్లో అలా ఉన్నవి పండించేవాడు కూడా అన్నం తినలేకపోతున్నాడు అందువల్ల ఒకప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి కానీ ఇప్పుడు మన రాష్ట్రం కొన్ని పథకాలు పెట్టడం వల్ల లైక్ రైతుబంధు అలాంటి పథకాలు పెట్టడం వల్ల రైతులు ఇప్పుడు తినగలుగుతున్నారు వారికి అంటూ వారి పిల్లలకి కూడా పెట్టగలుగుతున్నారు వారి పిల్లల చదువులకు గూడా వారు పెట్టగలుగుతున్నారు అంటే రై రైతులు ఇప్పుడు చే ఇప్పుడు ఇప్పుడు రైతులకి కొంచెం పంటల్ పండించు పం పండించుకోవడం వాళ్ళ ఫ్యా వాళ్ళ కుటుంబాన్ని వారు చూసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి కానీ పూర్వంలో మాత్ర చాలామందికి చాలా వరకు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేవారు రైతులు ఇ ఇలాంటి పథకాలు పథాకాలు రావడం వల్ల రైతులకి ఎంతో మేలు జరుగుతుంది అలాగే రైతులు ప పంట పండించేటప్పుడు ఎప్పుడు ఏ పంట వేస్తే ఎలా పండుతుందా ఎలా అభివృద్ధి చెందుతుందా ఎలా మార్కెట్లో అమ్ముడుపోతుందో అలా ఆలోచించుకోని అలా సమావేశాల్లో చర్చించుకొని రైతులు అలాంటి పంటను పండించాలి అలా పండించినప్పుడే మార్కెట్లో అది ఎక్కువ అమ్ముడుపోతుంది మరి వారికి కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది అలా రైతులు ఎప్పుడైతే ఆలోచించి వారు పంట పండిస్తారో అప్పుడే వారికి ఎక్కువ ఆదాయం వస్తుంది వారు తినడానికి గూడా తిండి మిగుల్తుంది వారి పిల్లలకి కానీ వారి కుటుంబానికి కానీ ఎక్కువ ఆదాయం వస్తుంది అలా ఈ రైతు ఇలా ఆలోచించుకోని ఇలా చర్చలు చేసుకోని తన పం తన పంటని తను పండించినప్పుడే తనకా ఎక్కువ ఆదాయం వస్తుంది తా లేకపోతే తనకి ఆదాయం రాకపోవడం వల్ల తన ఫ్యామిలీని కూడా తను తన కుటుంబాన్ని కూడా తను ఎక్కువ చూసుకోలేడు మరియు అందులోనూ తను ఏమి చేయలేకపోవడం వల్ల తను ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కువ దారులు ఉన్నాయి మరియు రైతుచే రైతు పండించే పంట ఎలా ఎలా పండించాలి ఏ మట్టి ద్వారా పండించాలి పండిన్ ఎక్కడ పండించాలి అసలు ఎక్కువ నీళ్ళు నీళ్ళు ఉన్న ప్రదేశాల్లో తనూ పంట పండించడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నీళ్ళు మన పక్కనే ఉండడం వల్ల పా పంట వెయ్యగానే నీరు ఇరవై నాలుగు గంటలు నీరు ఉండటం వల్ల ఆ పంట కూడా ఎక్కువన్ నస్ట్ పంట నష్టపోవడానికి కూడా ఎక్కువ ఉండదు అలాంటప్పుడు రైతు పంట వేయడం